చికెన్ బిర్యానీ నువ్వెలా చేస్తావు ఫస్టు చికెన్ కడుక్కోవాలి ఆ తరువాత వెనుం వేస్కుని దాంట్లో నూనె వేసుకొని ఆయిల్ వేసుకొని మంచిగా టమాటాలు ఎర్రగడ్డలనంతా తరుక్కొని అల్లము పేస్టు చేసుకొని తెల్లగాయలన్ని చేసుకొని మంచిగా ఒక ఆయిల్లో అన్నీ వేంపు చేసుకొని అంతగా తర్వాత మసాలాలు అవి వేసేసుకొని ఆయిల్ సరిపడినంత పోసుకొని పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకొని దానికి సంబంధించినవి అల్లం వెల్లుల్లిపేలన్నీ కూడా కారం అన్నీ కూడా సరిపడా వేసుకొని మంచిగా అన్ని అయిపోయిం తరువాత వేపు చేసుకున్నాక చికెన్ వేసుకొని ఉప్పు సరిపడా వేసుకొని తరువాత వాటర్ పోసుకొని మంచిగా ఇది అయిన బాయిల్ మంచిగా అయిన తరువాత తరువాత లాస్ట్లో మళ్ళీ వాటర్ ఇదైన తర్వత రైస్ వేసేసుకోవాలి కడిగి పెట్టుకోవాలి అదైపోయింటుంది మంచిగా అది కుక్ అయిన తర్వత దించి పెట్టుకునేసి పైన వాటర్లాక్ పెట్టుకుంటే మనకి చికెన్ బిర్యానీ చక్కగా ఫ్లేవర్ కావాలంటే కూడా లైట్గా కోసుకొని మంచిగా పుదీనాలు కొత్తిమీరలు పైన ఫ్లేవర్ వేసుకుంటే కూడా చు సువాసనతో యాలక్కాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది